నేను క్రిస్టియానిటీ మతం నేను బైబిల్ చదువుతాను మా బైబిల్లో ఉన్న సారాంశం ఏమిటి అంటే ప్రతీ ఒక్క మనిషి ప్రతీ ఒక్క మనిషికి చనిపోయిన తరువాత ఏమి అవుతున్నాడు ఎవరికీ తెలియదు కొంతమంది ఏది ఏదో చెబుతారు అక్కడ అలా చేస్తే పుణ్యాలు వస్తాయి ఇక్కడ ఇలా చేస్తే పుణ్యాలు వస్తాయని మాకు అయితే బైబిల్లో ఖచ్చితంగా చెప్పేసాడు దేవుడు ఏమి అని మరణం తరువాత మరణం ఉంది ఇంకొక మరణం అదే నరకం అని అది అందరి ప్రతీ ఒక్క గ్రంథము వాళ్ళు చెప్పేదే కానీ ఆ మరణాన్ని తప్పించుకోవటానికి ఏ గ్రంథం ఎంత మట్టుకీ దారి చూపలేదు ఏవో చెబుతూ ఉంటారు ఆ పూజలు చేయాలి ఈ పూజలు చేయాలి అక్కడ బలులు అర్పించాలి ఇక్కడ బలులు అర్పించాలి అని మాకైతే అలాంటివి ఏం లేదు ఎందుకంటే మాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు మోషే కానీ అబ్రహం కానీ ఏసు ప్రభూ కానీ ఇబూ గారు కానీ ఎంతో మంది దావీద మహారాజు గారు కానీ ఇవన్నీ కాకా ఈ ప్రవక్తలు వ్రాసిన గ్రంథమే బైబిల్ ఇంకోక విషయం ఏందంటే దీంట్లో మనిషి భూమి మీద ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనేది మాకు నేర్పించారు ఏలా నేర్పించారు మనిషి ప్రతీ ఒక్క దానిని ఆశిస్తాడు ఏది భూలోకంలో పుట్టిన తరువాత మన ఆశ మన ఆశలకు తరుపు మన ఆశ ప్రభావులు తరపున మనం అన్నింటినీ కోరుకుంటాము మనది కాన్నే వస్తువుని మనది కావాలి అంటాము లేకపోతే ఏదైనా దురాశకి వెళితే హత్యలకి వెళతాము లేకపోతే ఎవరైనా ఆడపిల్ల కనపడింది అంటే ఆడపిల్లకెళ్ళి చూస్తాము ఆడపిల్లకెళ్ళి విసిగించే దాకా వెళతాము అలాంటివి అన్నీ చేయకూడదు నీతి నియమాలతో ఉండాలని మాకు బైబుల్ నీతి ధర్మాలను నేర్పించింది అభాగ్యులు మేము చాలా మంది చూసే వినే ఉంటారు కానీ విషయం ఏంటంటే ఏసు ప్రభువు ఎందుకు వచ్చాడు భూమి మీదకి తను వచ్చిన సారాంశం ఏంది మనం పుడతాము పుట్టుకే జన్మ పాపం అంటారు మనం తల్లి దండ్రి సంహాసం సంసారం చేస్తేనే సంభోగం చేస్తే మనం పుడుతాము అది పాపం ఆ పాపం వల్ల వచ్చిందే మనకి పాప జన్మ రైతం అంటారు కానీ ఆ పాపం నుండి పోవాలి అంటే గతంలో ఉన్న మత గ్రంథాలు కొన్ని ఉండవి వాళ్ళందరూ ఏమి అంటారు అంటే గతంలోనే కాదు ఇప్పుడు కూడా ఏమి అంటారు కొంతమంది మాలలు వేస్తారు కొంతమంది బల్లి బలులు రప్పిస్తూ ఉంటారు కొంతమంది పందులు చంపుతారు గాడిదలను చంపుతారు గొర్రెలను చంపుతారు కానీ మాకైతే బైబుల్ మనల్ని మనమే చంపుకోవటం నేర్పించింది అది ఎలా అంటే దేవుడు భూమి మీద వచ్చిన ముప్పై మూడు సంవత్సరాల్లో మనిషి ఎలా జీవించాలి భూమ్మీద అనేదాన్ని ఆయన నేర్పించాడు ఎలా ఒక మనిషి కొట్టినా కొట్టించుకోవటం ఒక మనిషి ఊసిన ఉమ్మించుకోవడం మనిషి తిట్టిన తిట్టించుకోవటం ఒక మనిషి కొట్టిన కొట్టించుకొని మరలా వాళ్ళని క్షమించటం వాళ్ళు తప్పు చేసారే అని వాళ్ళతోటి పలకకుండా వాళ్ళతోటి మనం విరుద్దంగా ఉండకుండా ఏదో తప్పు చేసావులే అయ్యా నీ తప్పులు కూడా దేవుడు క్షమించును కాక అన్న విధంగా మీరు మారాలి అన్న విధంగా ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఎక్కడ ముప్పై మూడు సంవత్సరాల్లో ఆయన ఏనాడు కూడా కోపపడింది లేదు ఏదైనా తప్పుగా ప్రవర్తించింది లేదు ఇంకొక విషయం ఏంటంటే తను కుష్టి రోగులను బాగుపరిచాడు చెవిటి వాళ్ళకి చెవులును ఇచ్చాడు కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు ఎంతోమందికి ఎన్నో ఇచ్చి ఈ ఈ నా ప్రజలు ఇజ్రాయలైట్స్ అనేసి ఆయన ప్రజలు అంటారు ఆ ఇజ్రాయిలైట్స్ వాళ్ళు సున్నతి చేయించుకుంటే ఆటోమేటిక్గా దేవుని పరలోకన చేరతారు అనేది దేవుడు అప్పుడే వాళ్ళకి చూపించాడు కానీ అందువల్ల అన్యులమైన మనము ఈ భూమ్మీద పుట్టి పాపంతో పుట్టి పాపంతో చనిపోయి నరకాగ్నికి వెళ్ళకుండా ఉండాలనే ఆశతోటి దేవుడు తనకై తను నరరూపుడై శరీర ధారిగా భూమ్మీద కొచ్చి మీరు నాలాగా ఉండి మీరు నాలాగా జీవిచ్చి చనిపోతే మీరు నా దగ్గరికి వస్తారు అనేది గుణపాఠాన్ని మాకు నేర్పించి ఆయన చనిపోయి మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన దేవుడు కాబట్టి మా మత గ్రంథం ఏదైతే ధర్మం నీతి అనేది మనిషి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా చనిపోవాలి మరలా తిరిగి ఎలా లేస్తాడనేది నీతిని నియమాన్ని మాకు చూపించిన దేవుడు మా మత గ్రంథం పట్ల మేము అయితే నేర్చుకున్నది అది ప్రతీ ఒక్క మనిషి కూడా నేర్చుకోవాల్సిన బైబిల్ చదవాలి ప్రతీ ఒక్క మనిషి మరణం నుంచి తప్పించుకోవాలని మన మరణం నుంచి కాదు మన మరణం తరువాత నరకాగ్ని అనే మరణం ఉంది ఆ నరకాగ్ని అనే మరణాన్ని తప్పించుకోవడానికి శరీరధారిగై వచ్చి ఆయన చనిపోయి ఆయనే బలి అర్పణ చేసుకున్నాడు ఇంతకు ముందు మనం ఏదో గొర్రెలను పావురాల్ని పందుల్ని వీటన్నిటినీ అన్ని దూతలకే ఇచ్చి బలిచ్చి మనం మన పాపం పోయింది అని అనుకునేవాళ్ళము మనమే పాపంలో పుట్టి మనమే పెంచుకున్న ధూడల్ని బర్రెల్ని వాటిని చంపేసి అవి చచ్చిపోయాక మన మన తరఫున అయి చచ్చిపోయి మన పాపాలు పోయినట్టు మనం చేసిన పాపాలకి అవి అట్లా అవి చనిపోతే మన పాపాలు ఎలా పోతాయి కాబట్టి దేవుడు ఒక పరిశుద్ధమైన రక్తం కావాలని ఒక పరిశుద్ధుడైన మనిషి చనిపోయి ఆ ప్రాణాన్ని ఆ రక్తాన్ని భూమ్మీద ఒలికిస్తేనే మన పాపాలు పోతాయని ఆయన పుట్టి చనిపోయి తిరిగి తిరిగి లేచి ఇదిగో ఇలా నేగాలాగా లేస్తారు అని సజీవుడిగా చెప్పి వెళ్ళాడు ఏసుప్రభు కాబట్టి మా మత గ్రంథం పట్ల మేము నేర్చుకుంది ఇదే